మందులు సరసమైన ధరలకే దొరుకుతాయి అండి మరి అంటే ఇప్పుడు ఏంటంటే మందులు రేట్లు కూడా కాస్తంత పెరిగాయి ఆదాయంలో ఎంత ఖర్చు చేస్తాము అంటే ఆదాయంలో మరి ఒక రెండు వందలు మూడు వందలు అవ్వగా మరి మందులకి ఖర్చు చేయడం అనేది జరుగుతుంది అండి ఉచితమైన మందులు అంటే మరి అవేం దొరకవు అండి ఉచితమైన మందులు అవి అలాంటివి ఏమీ దొరకవు కాని అండి ఉన్నంతలో ఆ మందులు వరకు మాత్రం అలాగా అది అంతా మరి మనకి ఇక్కడ మనకి దగ్గరలో ఒక గవర్నమెంట్ హాస్పటల్ ఉంటాయి మరి అక్కడ నుంచి అయితే మరి ఉచితమైన మందులు అవి గట్రా దొరుకుతాయి అండి బీపీ కానీ షుగర్ కానీ ఇంకా కాళ్ళు నొప్పులు కానీ ఇంకా అలాంటి వీటికి మనకి పరవలేదు అండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకి మరి చాలా వరకు దొరికే అవకాశం ఉంటుంది అండి ఆయ్